అవును అమ్మ చెప్పండి శృతి మీరు కదమ్మ ఓకే అది ఏదో కొంచెం హెరాస్మెంట్ కేస్ అని అన్నారు కదా

డైలీ కొడుతున్నారా

మీ ఆయన జాబ్ ఏమన్న చేస్తున్నారా లేదంటే ఖాళీగా ఉన్నారా అమ్మ మరి డబ్బులు ఎవరు ఇస్తున్నారు మీరు ఇస్తున్నారా

మీ దగ్గరలో పోలీస్ స్టేషన్కి ఏమన్న వెళ్ళారా మీరు మీ దగ్గరలో పోలీస్ స్టేషన్కి ఏమన్న వెళ్ళారా అమ్మ ఇది కంప్లయింట్ ఏమన్న ఇవ్వడానికి

మనం ఇది కేస్ ఏదన్న నా ముందు మూవ్ చేయాలి అంటే కూడా ఫస్ట్ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కన్సల్ట్ అవ్వాలి అమ్మ వెళ్ళి వాళ్ళ వాళ్ళకి ఈ ప్రాబ్లం అంతా ఒకసారి చెప్పారంటే వాళ్ళు మీ ఆయనను మిమ్మల్ని కూర్చోపెట్టి కౌన్సిలింగ్ ఇస్తారు ఫస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత మీ ఆయనలో చేంజ్ రావచ్చు చాలావరకు అక్కడ క్లియర్ అయిపోతుంది మీ ప్రాబ్లెం లేదు అప్పటికి కూడా అలాగే ఉంది అని అంటే ఆ తరువాత మనం కేస్ పెట్టి నెక్స్ట్ లాగల్ లీగల్గా చూసుకుందాం మీరు అయితే ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అమ్మ మీ దగ్గరలో ఉండే స్టేషన్కి

వెళ్ళిన తరవాత ఒకసారి అక్కడ ఏమి చెప్పారు అది నాకు ఒకసారి కాల్ చేసి చెప్పండి ఓకే అమ్మ ఓకే